నాలుగు లక్షల నలభై నాలుగు వేల నాలుగు వందల నలభై నాలుగు ఐదు లక్షల యాభై ఐదు వేల ఐదు వందల యాభై ఐదు మూడు లక్షల ముప్పై మూడు వేల రెండు వందల ముప్పై ఏడు ఐదు లక్షల డెబ్భై ఏడు వేల ఏడు వందల ముప్పై ఒకటి ఆరు లక్షల డెబ్భై మూడు వేల తొమ్మిది వందల తొంభై ఐదు